మా ప్రాంతం సస్యశ్యామలంగా పచ్చగా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇక్కడ అనేక రకమైన వసతులు ఉన్నాయి ఇక్కడ అనేక మ మంది పర్యాటకులొచ్చి ప్రతీ సంవత్సరం ఎంతో ఉల్లాసంగా ఆనందంగా అనేకమైన పండుగల్లో ఆచారాల్లో ఇక్కడ పాటిస్తూ ఉంటారు ముఖ్యంగా సంక్రాంతి సమయంలో ఇక్కడ కోడిపందాలు జరిగే పోటీల వల్ల అనేకమంది అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పాల్గొంటూ ఉంటారు అనేకమంది ఇక్కడ అలాగే గుండాట లాంటి ఎన్నో ఆటలను ఇక్కడ సంక్రాంతి టైంలో జరుగుతూ ఉంటాయి అలాగే మా రా రాజమండ్రిలో పాపికొండలు ఎంతో ప్రసిద్ధి చెందింది అక్కడికి వెళ్ళటానికి ఎంతోమంది వచ్చి ఇక్కడ ప్రతి వారము ఇక్కడ పర్యాటక కేంద్రంగా నిలిచింది అలాగే రావులపాలెం కుండ బిర్యానీ ఎంతో రుచికలంగా ఉంటుంది అనేకమంది వచ్చి ఆ బిర్యానీ కోసం ఇక్కడ తింటాం తినటానికి ఎంతో ఆకర్షణంగా అన్ ఉంటుంది అలాగే ఆత్రేయపురం పూ పూతరేకులు అలాగే కాకినాడ కాజా లాంటి ప్రసిద్ధమైన వంటకాలు మా సైడు ఎంతో ప్రసిద్ధి పొందాయి అలాగే ఇక్కడ అనేక రకమైన హిందూ దేవాలయాల్లో అనేకమైన మతపరమైన కేంద్రాలు ఉన్నాయి ప్రతీ సంవత్సరం అనేకమంది యాత్రికులు వచ్చి ఇక్కడ దర్శించుకుంటూ ఉంటారు అలాగే విజయవాడకు సంబంధించి దుర్గమ్మ గుడి అలాగే అనేకమైన క్రైస్తవ చర్చిలు ఇక్కడ ప్రసిద్ధి చెందాయి మా ప్రాంతం ఎంతో ప్రత్యేకమైనది ఇక్కడ ఎంతో పచ్చదనం ఉండడంతో అనేక మందిని ఆకర్షిస్తూ ఉంటుంది